నాకు అన్నిటికంటే ఇష్టమైన క్రీడా క్రికెట్టు దీనిని మాలో ఏంటి అనగా ఈ క్రికెట్లో పదకొండు మంది ఆటగాళ్లు ఆడతారు అంతర్జాతీయ క్రీడైన క్రికెట్లో వాడే వస్తువు ఏమనగా బ్యాటు బాలు ఆ బ్యాటు కుకబురా అనే ఒక చెక్కతో తయారు చేస్తారు అలాగే క్రికెట్ బంతితో క్రికెట్ బంతితో ఆడతారు ఈ ఆట రెండు జట్టుల మధ్య లేదా రెండు దేశాల మధ్య జరుగుతాయి ప్రతి జట్టులోని పదకొండు మంది ప్రజా పదకొండు మంది అయితే ఉంటారు ఈ క్రీడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ క్రీడా మొదటిసారి పద్నాలుగవ శతాబ్దంలో అభివృద్ధి చెందింది ప్రస్తుతం సామాన్యంగా వందకు పైగా దేశాలు క్రికెట్ను ఆడుతున్నారు ఈ క్రికెట్ ఆడే సమయంలో మైదానం మధ్య ఇరవై మీటర్లు పొడవు అయితే ఉంటుంది దాన్ని పిచ్ అని అంటారు ఈ పిచ్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉండే చివరన వికెట్లు అని మూడు చెక్కలు అయితే పెడతారు ఆ చెక్కలని వికెట్లు అని అంటారు బా బాలు రన్స్ తీసే మధ్యలో దానికి కాని తాకితే ఆడే క్రికెటర్ బ్యాటుతో ఆడే మనిషి ఓడిపోతాడు దీనివలన వారు గేమ్ ఆగిపోతుంది ఈ క్రీడలో గెలిచిన వాళ్లు విజేతలు అవుతారు విజయేతలు ఎలా అవుతారని చూసుకుంటే ఎవరైతే రెండు జట్టుల్లో ఎక్కువ పరుగులు తీస్తారో ఆ జట్టు మొదటి జట్టుగా విజయాన్ని పొందుతారు